చెప్పండి అమ్మా నమస్తే అవునమ్మా ఫ్లవర్ షాపే ఎన్ని కావాల్సి వస్తాయండి అంటే మూర ఎనభై రూపాయలు ఉందమ్మా మరి మీకు ఎలా కావాలి చెప్తే దాన్ని బట్టి మాట్లాడదాం బల్ బల్క్లో అయితే తగ్గుద్ది తగ్గుద్ది డిస్కౌంట్ ఇస్తాంలేమ్మ బల్క్లో డిస్కౌంట్ ఇస్తాము అమ్మా రండి తప్పకుండా రండి థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ అమ్మ